మాకు ఇక్కడ లైబ్రరీ అనేది ఉంటుంది అంటే నేను రోజు వెళ్ళను కాని వారానికి ఒకసారి అయినా లైబ్రరీకి అనేది వెళ్తా ఉంటాను వెళ్లి అక్కడ కొన్ని బుక్స్ ఉంటాయి అంటే నార్మల్గా అంటే ఏదో నాలెడ్జ్ పెంచుకోవడానికి కాకుండా నార్మల్గా విజయనగరం గురించి రాజు గారు అంటే అప్పుడు రాజులు ఏం చేసేవారు అని అలాంటి బుక్స్ కొన్ని ఉంటాయి అంటే కొన్ని సంవత్సరాలు సంప్రదాయాల ప్రకారంగా కొన్ని సాంస్కృతిక ప్రకారంగా ఉంటాయి అన్నమాట అలాంటి లైబ్రరీలో బుక్స్ అవి చదువుతూ ఉంటాను నేను అప్పుడప్పుడు అంటే కొన్ని కొన్ని విషయాలు మనకు తెలియనివి పూర్వకాలంలో జరిగేవి ఈ రాజుల గురించి కానీ ఇలాంటి ఏమన్నా చిన్న చిన్న పనులు కాని ఇలాంటివి చాలా ఉంటాయి అంటే మనకు తెలియని విషయాలు కూడా చాలా ఉండి లైబ్రరీలో ఉండి తెలుసుకునే దాన్ని ఒకవేళ నాకు తెలియకపోయినా అక్కడ లైబ్రరీలో ఒక మేడం కాని సార్ కాని ఉంటారు వాళ్లు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు ఏదైనా బుక్స్ కావాలి చదువుకోవాలని నేను ఎక్కువ బుక్స్ చదువుతా ఉంటాను అలానే నాకేమైనా నా స్టడీకి ఉపయోగించే బుక్స్ కూడా ఉంటాయి అంటే ఎక్కువ ఉండవు కానీ నార్మల్గా ఉంటాయి తెలుగు మీడియంలో అలాంటివి ఉంటాయి అవి కూడా చూసి చదువుకుంటా ఉంటాను ఎప్పటికప్పుడు లైబ్రరీలో